అందుకే నాన్ వెజ్ చెప్పు అంటే పప్పు టమాట పప్పు ఆలుగడ్డ కర్రీతో కొంచెం దాంట్లో మునక్కాయలు వేసుకొని ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది సో వాళ్ళు చికెన్ బిర్యాని చేసుకుందాము అన్నారు సో చికెన్ బిర్యానీ చేసుకుందాము అన్నారు తరువాత ముందుగా అందరం కలిసి మార్కెట్కి వెళ్ళాము ఒకరు మార్కెట్లో టమాటాలు ఆనియన్స్ ఇవి తీసుకొని కట్ చేసుకున్నారు

కడుక్కోవాలి ఆ రైస్కి పట్టిన డస్ట్ కలరు అవన్నీ పోవాలి ఎగ్జాంపుల్ పాలిషింగ్ పోయేటట్టు కడుక్కోవాలి కొన్ని సాల్ట్ వేసుకొని మీరు మార్కెట్లో తెచ్చిన కూరగాయలు అవన్నీ నీటుగా కడుక్కోండి ఎందుకంటే దానికి ఉన్న డస్ట్ పోతుంది కూరగాయలు సాల్ట్ వాటర్తో కడుక్కున్నతరువాత చికెన్ని పక్కకు ఒక బౌల్లో పెట్టుకున్నారు కదా ఆ చికెన్కి పెరుగు మసాలాలు టమాట పేస్టు ఆలుగడ్డ

మంచి దగ్గరికి కలుపుకోవాలి ఇలా అంటే ఎర్రగా కావాలి చికెన్ మసాలాతో అది పక్కకు ఒక బౌల్లో వేసుకొని పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకున్న తరువాత రైస్ని తీసి కడుక్కున్న పెట్టుకున్న రైస్ని మనం ఇంకొక బౌల్లో తీసుకొని ఆ రైస్ని నీట్గా కడిగి తర్వాత కొన్ని వాటర్ పోసుకొని ఆ రైస్ని నానబెట్టుకోవాలి మీరు బాస్మతి రైస్ మంచిగా వాష్ చేసుకుంటే అంత మంచిగా అవుతుంది ఆ తరువాత ఈ టమాటా ఆలుగడ్డ ఈ ఆనియన్స్ ఉంటాయి కదా ఇవి కట్ చేసుకొని కట్ చేసుకున్న తరువాత ఫ్రెష్గా స్టౌ ఆన్ చేసి ఒక బగోని పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ పోసి చికెన్ వే వేసుకోండి చికెన్ వేసుకున్న తరువాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్ దాంట్లో వేసి ఉప్పు కారం మసాలా పసుపు వేసుకోండి తగినంత వేసుకున్న తరువాత మసాలలు అవన్నీ వేయండి వేసాక కల్యామాకు పుదీనా ఇవి వేసుకొని కలుపుకోండి కలుపుకున్న తరువాత కొన్ని వాటర్ పోసి క్యాప్ పెట్టి క్లోజ్ చేసి పెట్టండి కొంచెం సేపు అయ్యాక ఆ క్యాప్ తీసి అది కొంచెం ఉడికినట్టు అవుతుంది కదా చికెన్ ఆ తరువాత దాని మీద రైస్ వేసుకోండి రైస్ వేసుకొని ఆ రైస్ తరువాత మంచిగా కొంచెం కలుపుకొని మళ్ళీ ఇంతకు ముందు ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ తీసుకొని దాని మీద వేయండి వేసాక లైట్గా కలపండి కలిపితే ఏమవుతుంది అంటే ఆ చికెన్ కర్రీకి ఉన్న మసాలా మొత్తం రైస్ గిట్ల వాటర్లో కలిసిపోతుంది తరువాత ఆనియన్స్ వేసుకొని పుదీనా కరివేపాకు వేసుకొని క్లోజ్ చేయండి క్లోజ్ చేసిన తరువాత కొన్ని టు త్రీ ఫోర్ విజిల్స్కి వెయిట్ చేయండి వెయిట్ చేసిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని గ్యాస్ పోయాక

కట్ చేపించుకొని మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాను తిరిగి వచ్చాక మటన్ సరిపోదు అంటే మళ్ళీ వెళ్ళి ఇంకొంచెం మటన్ తీసుకొని వచ్చాము వచ్చాక మటన్ని ఒక బౌల్లో తీసుకొని తీసుకున్న తరువాత మంచిగా కట్ చేసుకున్నాము కట్ చేసుకున్న తరువాత ఆ బౌల్లో మటన్ వేసుకొని ఫ్రై ఆయిల్ పెరుగు మసాలా ఆనియన్స్ ఉల్లిపాయ ఉల్లిపాయ పేస్ట్ టమాట పేస్ట్ ఇవన్నీ వేసుకున్నాము వేసుకున్న తరువాత అవన్నీ దగ్గరికి కలుపుకున్నాము అయితే ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్టవ్ ఆన్ చేయాలి స్టవ్ ఆన్ చేసి ఒక బగోని పెట్టుకోవాలి బగోని పెట్టి దాంట్లో నూనె పోసుకోవాలి నూనె కొంచెం హీట్ అయ్యాక దాంట్లో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బ్లాక్ అయ్యేలా ఫ్రై చేసుకోవాలి వేసాక అవి తీసి పక్కకు పెట్టాలి పెట్టాక మనం ఏం చేయాలి అంటే ఆ బౌల్ పక్కకు పెట్టుకొని ఇంకొక బౌల్ పెట్టి పెట్టిన పెట్టాక మనము ఏం చేయాలి అంటే

ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసిన తరువాత ఆ రైస్ వెయ్యాలి రైస్ వేసాక ఉప్పు కారం మళ్ళీ కొంచెం మీదినుంచి వేసుకొని ముందుగా ఆయిల్లో వేయించుకున్న ఆనియన్స్ అవన్నీ దాంట్లో వేయాలి అవి వేసిన తరువాత క్యాప్ పెట్టి క్లోజ్ చేయాలి క్లోజ్ చేసిన తరువాత చాలా విజిల్స్ వచ్చే వచ్చాక చాలా అంటే ఒక త్రీ ఫోర్ అంతే ఆ విజిల్స్ వచ్చాక వేడి వేడి మటన్ బిర్యానీ రెడీ ఒకవేళ అన్నం పుల్లగా కాకపోతే

అది బౌల్ని దించుకొని కోల్డ్ వాటర్లో ఆలుగడ్డలు వేసి ఆ దాని పొట్టు మొత్తం రిమూవ్ చేసిన తరువాత మీకు కావాల్సినవన్ని పీసెస్గా సైజెస్గా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తరువాత ఏం చేస్తారు అంటే అవి పక్కకు సర్వ్ చేసుకోవాలి సర్వ్ చేసుకున్న తరువాత ఇంకొక పాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఉప్పు కారం వేసిన తరువాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి కొంచెం మిర్చి వేసుకొని కొంచెం సేపు ఆగండి ఆగిన తరువాత ఆ ఆనియన్స్ దాంట్లో వేయండి వేసిన తరువాత పొటాటోస్ వేసి కొంచెం కలపండి కలిపిన తరువాత మీకు మంచిగా అనిపిస్తే పక్కకు తీయండి మరీ మెత్తగా కాకుండా కొంచెం డ్రై డ్రై ఉండేటట్టు చూసుకోండి తరువాత చపాతి చేసుకోవాలి చపాతీ ఎలా అంటే పెంక పెట్టి శనగ గోధుమ పిండితో మంచిగా వాటర్ పోసి గోధుమ పిండిలో అవి నాన నాన నానిపి ముద్దలు కట్టి

కడుక్కున్న తరువాత ఈ ఉల్లిగడ్డ టమాట బెండకాయ ఆలుగడ్డ వంకాయ ఇవన్నీ దాంట్లో వేసుకొని మంచిగా కలుపుకొని ఉప్పు కారం పట్టించి దాంట్లో వేసి ఒక పక్కకు తీసుకున్న తరువాత ఇంకొక బగోని తీసుకొని నూనె పోసుకొని ఈ ఉల్లిగడ్డ టమాట ఆలుగడ్డ దొండకాయ బెండకాయ దాంట్లో కలుపుకొని పెట్టుకున్న మసాలాలతో ఉప్పు కారంతో దాంట్లో వేసి క్యాప్ పెడితే అది కలగూర అవుతుంది ఇంకొకటి ఏంటి అంటే మనకు ఎగ్ ఫ్రై ఎలాగో చెప్తాను ముందుగా మనము ఇంట్లో ఎగ్స్ ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి ఎగ్స్ లేకపోతే ఎగ్స్ షాప్కి వెళ్ళి ఎగ్స్ తెచ్చుకోవాలి ఎగ్స్ తెచ్చుకున్న తరువాత ఒక బౌల్ తీసుకొని వాటర్లో ఎగ్స్ వేసి ఎగ్స్ బాయిల్ అయ్యేలా చూసుకోవాలి ఎగ్స్ బాయిల్ అయిన తరువాత ఆ ఎగ్స్ తీసుకొని మంచిగా పగలగొట్టి అంటే దాని మీది లేయర్ పగలగొట్టి అది మంచిగా పొట్టు ఒలిచి ఆ ఎగ్స్ తీసుకొని కావాల్సినంత కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తరువాత

ఎగ్స్ తెచ్చుకున్న తరువాత ఆనియన్స్ తీసుకోవాలి ఆనియన్స్ తీసుకొని ఏం చేయాలి కట్ చేయాలి కట్ చేసిన తరువాత అవి ఒకసారి ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తరువాత ఫ్రై అంటే ఆయిల్లో కాదు జస్ట్ పెంక మీద వేసి ఫ్రై చేయాలి ఫ్రై చేసే దానికి ఉన్న లేయర్ మంచిగా ఉంటుంది ఫ్రై చేసిన తరువాత ఇప్పుడు మనం స్టవ్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఎగ్స్ పగలగొట్టి దాంట్లో వేసాము కదా వేసిన దాంట్లో ఆనియన్స్ వేయాలి వేసిన తరువాత ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసి

టమాటలు తెచ్చుకోవాలి టమాటలు తెచ్చుకున్న తరువాత మంచిగా కట్ చేసుకోవాలి ఆ తరువాత పప్పు చూసుకోవాలి ఏం పప్పు చేద్దామంటే శనగపప్పు అంటే శనగపప్పు షాపుకి వెళ్ళి తెచ్చుకోవాలి లేదా కందిపప్పు అంటే కందిపప్పు లేదా మార్కెట్కి వెళ్ళి మళ్ళీ పాలకూర తెచ్చుకోండి మనము మూడు రకాల పప్పులు చేసుకోవచ్చు వాళ్ళకి మేము ఎలా చెప్పామంటే పాలకూర పప్పు బాగుటుంది శనగపప్పు శనగపప్పు గిట్ట బాగుంటుంది సో వాళ్ళు అన్నారు మంచిగా మనము పాలకూర పప్పు చేసుకుందాము అన్నారు సో మార్కెట్కి వెళ్ళి పాలకూర తీసుకొచ్చి దాంట్లో వాటర్ చల్లి ఫ్రెష్గా ఉంచాము ఉంచిన తరువాత అవి పక్కకు తీసుకొని మేము కట్ చేసుకున్న కట్ చేసుకొని మళ్ళీ షాప్కి బఠానీ తెచ్చుకున్నాము పాలకూర పప్పులో బఠానీ చాలా ముఖ్యం సో ఆ పాలకూర పప్పుని పక్కకు పెట్టుకున్నాము కదా సో దాంట్లో ఏం చేశామంటే ఆ బౌల్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ బఠానీని వేయించాము వేయించిన తరువాత కొంచెం మేము ఈ టమాట ఈ పి ఈ ఆనియన్ పేస్ట్ ఇవన్నీ కట్ చేసి పక్కకు పెట్టాము టమాటా కట్ చేసి ఆనియన్ పేస్ట్ పక్కకు పెట్టాము పెట్టిన తరువాత మేము చేసిన పని ఏంటంటే దాంట్లో కొన్ని వాటర్ పోసి కొన్ని బఠానీ వేసి పాలకూర వేసాము వేసిన తరువాత కావాల్సినంత కారం పసుపు అల్లం ఇవన్నీ వేసిన తరువాత చేయాల్సిన పని ఏంటంటే క్యాప్ పెట్టి క్లోజ్ చేయాలి క్యాప్ పెట్టి క్లోజ్ చేసిన తరువాత కుక్కర్లో పెడితే విజిల్స్ కోసం వెయిట్ చేయాలి నార్మల్ బగోనిలో

వాష్ చేసి ఇంకొక బౌల్ తీసుకొని ఆయిల్ పోయాలి ఆయిల్ పోసిన తరువాత దాంట్లో మంచిగా మీరు ఉప్పు కారం పసుపు అల్లం ఇవి వేయాలి ఎందుకంటే ఇవి వేసి మళ్ళీ ఫిష్కి మంచిగా మసాలాలు దట్టించండి దట్టించిన తరువాత ఇంకొక బోల్ తీసుకోండి తీసుకున్న తరువాత దాంట్లో కొంచెం ఆయిల్ వేయండి ఈ ఉప్పు కారం పసుపు ఇవన్నీ దట్టించి ఫిష్కి రుద్ది పెడతారు కదా ఆ ఫిష్ తీసి ఆ ఆయిల్ మీదలో

దాని మీదినుంచి కొంచెం ఆనియన్స్ వేసుకోండి వేడి వేడి ఫిష్ ఫ్రై రెడీ ఇప్పుడు చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము ముందుగా మనం చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తెచ్చుకోవాలి చికెన్ ఎలా అంటే బోన్లెస్ చికెన్ తెచ్చుకుంటే తినడానికి బాగుంటుంది బోన్లెస్ చికెన్ అని అడిగితే వాడే ఇస్తాడు చిన్నచిన్న పీసెస్ కట్ చేపించుకొని ఇంటికి వచ్చి శనగ పిండి తీసుకొని మంచిగా వాటర్ పోసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తరువాత అది కొంచెం పేస్టు లాగా కావాలి అయిన తరువాత దాంట్లో మనము చికెన్ వేసుకోవాలి వేసుకునే ముందు సాల్ట్ వాటర్లో చికెన్ నీటుగా కడగాలి కడిగితే అంతా మంచిగా ఉంటుంది సో ఆ చికెన్ని ఆ పి ఆ శనగ పిండి దాంట్లో వేసుకొని తీసి ఒక్కొక్కటి పక్కకు పెట్టుకోవాలి పెట్టుకున్న తరువాత సపరేట్ ఒక బౌల్ తీసుకోండి తీసుకొని స్టవ్ ఆన్ చేయండి ఆన్ చేసి ఆ బౌల్ స్టవ్ స్టవ్ మీద పెట్టండి పెట్టిన తరువాత

సర్వ్ చేసుకున్న తరువాత ఆ స్టవ్ ఆఫ్ చేసి ఆ బౌల్ పక్కకి పెట్టి సర్వ్ చేసుకున్న చికెన్ తీసుకొని దాని మీద నిమ్మకాయ పిండుకొని సైడ్కి కొంచెం ఆనియన్స్ కట్ చేసుకొని దాంట్లో పెట్టుకొని చికెన్ పకోడీ తినండి వేడి వేడి చికెన్ పకోడీ రెడీ ఇప్పుడు మనము మటన్ దమ్ బిర్యాని ఎలా చేసుకోవాలో చూసుకుందాము మటన్ దమ్ బిర్యానికి కావాల్సింది మటన్ టమాట ఆనియన్స్ ఉల్లిపాయ పేస్ట్ మసాలాలు మటన్ మసాలా ధనియాలు ఇలియా ఇలియాల పొడి ఇవన్నీ తీసుకోవాలి తీసుకున్న తరువాత మటన్ దమ్ బిర్యానీ అంటే బాస్మతి రైస్ కావాలి బాస్మతి రైస్ తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తరువాత మటన్ నీట్గా కడుక్కోవాలి కడుక్కొని ఏం చేయాలి బౌల్ పెట్టుకోవాలి బౌల్ పెట్టుకొని ఏం చేయాలి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని ఏం చేయాలి ఆయిల్ హీట్ కావాలి హీట్ అయ్యాక ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ ఎలా వేస్తాము మనము పెరుగులోకి కట్ చేసుకొనే లాగానైనా కట్ చేసుకోవాలి

వేసిన తరువాత ఉప్పు కారం పసుపు అల్లం పేస్టు ధనియాల పొడి అవన్నీ వేయండి వేసాక మీరు చేయాల్సింది ఏంటంటే కొంచెం అది నీట్గా ఫ్రైలాగా కావాలి అయ్యాక అది పక్కకు పెట్టుకోవాలి పెట్టుకున్న తరువాత ఏం చేయాలి ఇంతకు ముందు మనం బాస్మతి రైస్ తీసుకొని వాటర్లో నానపెట్టుకుంటాము కదా ఆ బాస్మతి రైస్ని ఏం చేయాలి ఇప్పుడు తీసుకొని మీరు ఆ మటన్ బౌల్లో అనేది వేయాలి వేసిన తరువాత మటన్ బౌల్ తర్వా దాని మీద

కట్ చేసుకున్న గుత్తి వంకాయలలో ఆ మసాలా లోపటికి పెట్టాలి పెట్టిన తరువాత మీదినుంచి మళ్ళీ మసాలా రుద్దాలి ఎందుకంటే చాలా మంచిగా టేస్ట్ ఉంటుంది ఎలా ఎందుకు అంటే మనము గుత్తి వంకాయ కర్రీ చేసుకుంటున్నాము కాబట్టి సో ఒక బౌల్ తీసుకోండి ఆయిల్ పోయండి ఆయిల్ ఆయిల్ పోసిన తరువాత అది అది జస్ట్ దాంట్లో మసాలా పెట్టుకున్న ఉల్లిగడ్డ వేయండి